మా ఆచారంలో కొత్తగా పుట్టిన పిల్లలకు సంవత్సరంలో జరిపే వేడుకలు వచ్చి ఏంటంటే అవి పుట్టిన వెంటనే డెలివరీ అయినాక అంటే ఫస్ట్ రోజు పుట్టిన బాబు కానీ అమ్మాయి కానీ ఒకవేళ అమ్మాయి అబ్బాయి పుట్టినట్టు అయితే ఐదో రోజు నాడు అబ్బాయికి మొల దారంలాగా కడతారు మన ఆ కుటుంబం ఆచారం ప్రకారం నైంటీన్ పంతొమ్మిది రోజుకు కావచ్చు ఇరవై ఒక రోజుకు కావచ్చు దాన్ని పుల్ పురుడుగా చేస్తారు ట్వంటీ ఫస్ట్ డే అంటారు ఇరవై ఒక్క రోజులకు కావచ్చు కొన్ని కొన్ని వారలలో ఇరవై ఒక్క రోజులకు జరుగుతుంది కొన్ని కొన్ని ఇళ్ళలో పంతొమ్మిది రోజులకు జరుగు అది పురుడుగా భావించి పిల్లలకి కొత్త బట్టలు వేసి బొట్టు పెట్టి అలంకరిస్తారు ఆ రోజు నుంచి పిల్లలకి బొట్టు పెట్టడం అలా అలంకరించడం మొదలు అవుతుంది పిల్లలకి అది నెలలోపు జరుగుతుంది ఆ తర్వాత మూడు నెలల పిల్లలకు మూడు నెలలు పడినాక పుట్టు వెంట్రుకలు అని ఏదైనా దేవుడి సం దేవుడి సమక్షంలో పుట్టిన వెంట్రుకలు తీస్తారు బాబు లేదా పాపకి మేనమామ వరస అయిన వారితో పుట్టిన వెంట్రుకలు తీపిస్తారు కొత్త బట్టలు వేయించి పుట్టిన వెంట్రుకలు తీపిస్తారు మూడు నెలల తర్వాత ఆరోనెలలో ఆరోనెల ఆరో రోజు నుంచి నాడి నుండి అన్న ప్రాశన ఆరోనెల ఆరో రోజు నాడు పిల్లలకు అన్నప్రాశం చేస్తారు ఆరోజు ఎటువంటి రోజైనా పర్లేదు ఆరు నెలల పైన ఆరో రోజు నాడు అన్నప్రాశం రోజు చేసి పిల్లలకి అన్నము తినిపించి ఆ రోజు నుంచి పిల్లలకి అన్నం తినిపించడం మొదలు చేస్తారు ఆరు నెలల్లో ఆ తర్వాత అమ్మాయిలు అయితే కొందరికి తొమ్మిది నెలలో చెవులు కుట్టిస్తారు అది వాళ్ళ ఇష్టం బట్టి సంవత్సరంలోపు కుట్టించాలి అనుకుంటే తొమ్మిది నెలలు పదకొండు నెలలో కుట్టిస్తారు లేదనుకుంటే సంవత్సరం దాటిన తర్వాత కుట్టించుకుంటారు తొమ్మిది నెలల తర్వాత జరిగిన తొమ్మిది నెలలు అయిపోయినాక ఇంకా లెవెన్ మంత్స్లో ఒకవేళ మూడు నెలలో వీలుగా కానటువంటి వాళ్ళు తొమ్మిది నెలలో కానివచ్చు పదకొండు నెలలో కానవచ్చు వెంట్రుకలు తీసుకుంటారు అప్పుడు వీలు కానీ వాళ్ళు ఇక లాస్టుకు అయితే పుట్టినరోజు పుట్టినాక సంవత్సరానికి పుట్టినరోజుగా కొందరు చాలా పెద్ద గ్రాండ్గా చేసుకుంటారు కొందరు మామూలుగా ఇంట్లో మట్టుకే చేసుకుంటారు అది కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది ఎట్లా చేసుకుంటాం అనేది